ఎక్కువ మందికి వంట చేయాలంటే వాళ్ళు వచ్చే ముందు రోజు రాత్రే నెక్స్ట్ రోజుకి ఏం కావాలో అన్ని పెట్టేసుకుంటాను ఏమైనా లేవు అంటే బయటికి వెళ్ళి తెచ్చేసుకుని కొనేసుకుని ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవడం నెక్స్ట్ రోజు అదే వాళ్ళు వస్తున్న రోజు పొద్దున్నే లెగాలి ఎందుకంటే ఎక్కువమంది ఉన్నారు కాబట్టి పొద్దున లెగిస్తే పనికి గమ్ముగా అయిపోతుంది గమ్మున లేస్తే గబగబా స్టార్ట్ చేసి చేసేటప్పటికి ఎంత పని ఉంటుందంటే ఆ రోజంతా నీకు వండడం వాళ్ళు రావడం గిన్నెలో వాళ్ళందరికీ వడ్డించడం ఆ తర్వాత గిన్నెలు కడగడం పని మీద పని ఎంత మంది ఎక్కువ వస్తే అంత ఎక్కువ పని ఉంటుంది ఆ రోజంతా మనకు ఖాళీ ఉండదు ఏమీ ఉండదు ఎంత ఎక్కువ నొప్పులు ఉంటాయంటే ఆ తర్వాత రోజు మంచం మీద పడిపోతాం అంత నొప్పులు వస్తాయి ఒక్కరోజు ఎక్కువ మంది వస్తే ఎక్కువమంది అంటే ఒక పది పదిహేను మంది వచ్చారు అనుకో నెక్స్ట్ రోజు మంచం మీద పడిపోతాం అంత నొప్పులు వస్తాయి ఇంకా మేల్కోవాలంటే టైం లేదు నాకు ఒక రెండు గంటల్లో వస్తారు చాలామందికి చేయాలంటే ఒక్కొక్కటి పక్కపక్కనే చేసేయాలి ఒకపక్క చపాతి చేస్తే ఇంకోపక్క చట్నీ చేసేయాలి ఇలాంటివి రైస్ పెట్టేయాలి ఇంకా ఇట్లాంటివి చేస్తూ ఉండాలి పక్కపక్కనే చేసుకోవాలి అన్ని ఇలా చేస్తే గబా గబా అవుతుంది అంతే